నమస్తే అండి సార్ మేము ఇలా ఇన్సూరెన్స్ చెయ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తున్నామండీ వాటిగురించి మీకు కాస్త ఇన్సూరెన్స్ పాలసీలు గురించి కట్టించుదామని అనుకుంటున్నాము అది మీకు కుదిరితే ఒకసారి మీతో మాట్లాడదామని మీతో టైమ్ ఇస్తే మీతో మాట్లాడతాను సార్ సార్ మంచిది సార్ ఇన్సూరెన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రతీ మనిషి జీవితంలో ఉండవలసిన భాగం అండి వాస్తవానికి అది మొత్తం మీ ప్యామిలీలో ఎంతమంది ఉంటారు సార్

ఏం లేదండి ఇప్పుడు ఈ పాలసీలు మీ పిల్లలకి కూడా వర్తిస్తాయి అండి ఇప్పటినుండి మీరు వాళ్ళకోసం డబ్బులు జమ చేయచ్చు అంటే వారు పెద్దయినప్పటికి వారికేదో పైచదువులకనో పెళ్లికోసమనో లేదంటే ఏదన్నా ఫంక్షన్కనో ఏదన్నా అత్యవసరంకనో మీకు చాలాబాగా ఉపయోకపడుతుంది ఇన్సూరెన్సు ఇంచురెన్స్ ఏంటంటే మనకి భవిష్యట్టుకి భరోసా అండి

అంటే మీపిల్లల పేరుతో ఏస్తే అది పదిహేను సంవత్సరాలండీ అదే ఇరవై సంవత్సరాలకైతే లాంగ్ టర్మ్ పాలసీలు కూడా ఉంటాయండి పదిహేను సంవత్సరాలు అంటే మన పీరియడ్ అఫ్ టైమ్ ఒకసారి మీరు మీరు మాట్లాడిన తరువాత మీకు ఏది ఇంటరెస్ట్ ఉందో ఏ పాలసీ తీసుకుందాము అనుకుంటున్నారో చెప్తే దాన్నిబట్టి మనకి పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే లాంగ్ టర్మ్ ఉంటాయి షార్ట్ టర్మ్ ఉంటాయి అన్నీ ఉంటాయి సార్ అందులో పైగా పైగా మనకేంటంటే ఈ ఇన్సూరెన్స్లో చాలా రకాల ఇన్సురెన్సులు వచ్చాయండి

అంటే ఇప్పుడు లేదండి అంటే అందులో మనం కట్టేది పదిహేడు సంవత్సరాల వరకు కడతాము అండి ఒకవేళ ఇరవై సంవత్సరాల పాలసీ అనుకోండి పదిహేడు వరకు కడతాము తరువాత కట్టాల్సిన అవసరం లేదు కంపెనీఏ చూసుకుంటుంది అది కంపెనీ చూసుకుంటుంటాది అప్పుడు ఇంక అది మెచ్యూర్ అయిన తరువాత పాలసీ మెచ్యూర్ అంటే మనకదే తీరిపోయిన తరువాత అప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన వడ్డీతో సహా వేసి మనకి ఇస్తారండి అంటే సంవత్సరానికి మీరు కట్టేదానికి మూడు శాతం వడ్డీ ఇస్తుందండి మనకి కంపెనీ అలాగే ఇస్తుందండి అర్థం కావడంలేదు ఫుల్గా మనకి పాలసీ గురించి అండి పాలసీ పూర్తయిన తరువాత వెంటనే డబ్బులిచ్చేస్తామండీ లేదు లేదు అప్పుడు అప్పుడు మనం అడిగిన కొన్ని ఏదైతే కొన్ని స్టార్టింగ్ పోలసీ కట్టించుకున్నప్పుడు మీకు ఏదైతే హామీలిస్తామో మా కంపెనీ ఏదైతే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుందో మీకు ఆ యాస్ పర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టీ మీకు మొత్త మొత్తం అమౌంట్ పే చేయడం జరుగుతుంది అండి

సార్ ఇప్పుడు అంటే ఒకప్పుడు ఉన్న సదుపాయాలు బట్టి మన ఇన్సూరెన్స్ ఆఫీసర్కి కట్టడమో లేదంటే మధ్యలో ఎవరో ఏజెంట్కి కట్టడమో చేసేవాళ్ళు ఇప్పుడు మీరు ఏపని చేసుకున్నప్పుడికి కూడా ఫోన్లోనే చాల ఆప్షన్స్ వచ్చేశాయి ఒక రేండు మూడు సెకండ్లో అమౌంట్ పే చెయ్యచ్చు డైరెక్టు పైగా అదిమీకు ఇంక ఇబ్బంది కూడా ఉండదు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మీరు టైము స్పెషల్గా దానికి టైమ్ కేటాయించాలనే ఇబ్బంది ఏమి ఉండదండి ఆన్లైన్లో పే చెయ్యచ్చు ఆఫ్లైన్లో పే చెయ్యచ్చు యాస్ యు విష్ మీకెలా కుదిరితే మీకు కుదిరినదాన్ని బట్టి మీరు దాన్ని పే చేసుకోవచ్చండి ఓకే సార్ అయ్యో తప్పకుండా సార్ నా నంబర్ చెప్తా రాసుకోండి సార్ డబుల్ నైన్ జీరో టూ త్రీ ఫైవ్ డబుల్ వన్ సిక్స్ సెవెన్ ఉంటాను సార్ థ్యాంక్ యూ అండి అయ్యో తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ హావ్ వె గ్రేట్ డే ఓకే సార్ థ్యాంక్ యూ సార్